నేను చెన్నేపల్లి లక్ష్మీనారాయణ రెడ్డి గారు మనము భారతదేశంలో పుట్టాము మనకు తెలుగు ముఖ్యము తెలుగు వదిలిపెట్టేసి ఇంగ్లీషు హిందీ కన్నడ అది ఇది మనకు నచ్చదు కాబట్టి మనం బాత్ భారతదేశంలో పుట్టామని భారత దేశము ఎక్కువ ఇది విశిష్టత తెలుగు తెలుగులో పిల్లలు కానీ ఎవరికైనా కానీ అమ్మ నాన్న అవ్వ అక్క చెల్లెలు తాత మామ ఇట్లాంటివన్నీ మనం నేర్పించడమే కానీ వేరే వాళ్ళకి ఆంటీనో అంకులు అది ఇది అని చెప్పేది చాలాను మనం ఎందుకంటే భారతీయులం ఎప్పటికి భారతీయులమే కదా ఇప్పుడైనా సరే ఇంకా చచ్చిపోయేంతవరకు భారతీయులమే మనం భారతీయ దేశంలో పుట్టామంటే భారతీయులు తెలుగు తెలుగులోనే వాళ్ళకి చెబితే రేపు మనకు బాగు మనము బాగుంటాము రేపు పొద్దున వాళ్ళకి భవిష్యత్తు తెలుగు అనే ఇది ఒకటి అభ్యాసం వస్తుంది కాబట్టి మనం ఎప్పుడూ వాళ్ళకు ఏమిటి ఉద్దేశాన్ని తెలుగులోనే అని చెప్పాలా మనం ఇప్పుడు వాతావరణాన్ని బట్టి ఆ ఇంగ్లీషులోనా హిందీలోనా మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది ఇంకొకరికి అర్థం కాదు కాబట్టి మనము భారతదేశంలో పుట్టాము కాబట్టి ఎప్పటికీ మనము తెలుగునే ఉపయోగించి మన సంస్కారానికి సంసారంలో కూడా అన్నీ ఎప్పుడూ ఏది కలిసిన సరే నలుగురు కలిసినప్పటికైనా కానీ మనం భారతదేశం యొక్క తెలుగు మాత్రమే మాట్లాడితే అందరికీ ఉపయోగం ఉంది మనం భారతీయులము కానీ రేపు పొద్దున పేరు ప్రఖ్యాతి గావించుకుంటాము